నమస్తే సార్ సార్ అది నేను మొన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నా ఫోన్ పోయింది అని మీకు ముందుగానే కంప్లయింట్ ఇచ్చాను అది ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాము అని వచ్చాను సార్

అవును సార్ నేను తణకు నుంచి రావులపాలెం బస్సు ఎక్కితే బస్ ఎక్కేటప్పుడు ఫోన్ ఉంది సార్ కానీ దిగేటప్పుడు ఫోన్ లేదు అది చాలా ఖరీదైన ఫోన్ సార్ అందుకోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను కొంచెం అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరని కోరుకుంటున్నాను సార్ అవును సార్ మీకు ఏమి కావాల్సినా ఇస్తాను సార్ ఉన్నాయి సార్ సార్ అవి అన్నీ నేను తీసుకు వచ్చాను సార్ ఇదిగో నా నా యొక్క బ్యాగులో అవి అన్నీ ఉన్నాయి సార్ ఇదిగో తీసి ఇప్పుడే అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను సార్ సార్ ఇదిగో అండి సార్ ఇది ఫోన్ బాక్స్ సార్ నేను ఫోన్ కొన్నటువంటి బిల్ సార్ ఇది నేను ఆర్కే మొబైల్స్లో నా ఫోన్ కొనుగోలు చేశాను సార్ దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా మీ ముందు పెడుతున్నాను సార్ సార్ ఇవి అన్నీ తీసుకొని మీరు తప్పకుండా ఆ ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టి నాకు ఇవ్వగలరు అని మిమ్మల్ని ఆశిస్తున్నాను సార్

సార్ తప్పకుండా సార్ మీరు ఏమి చెప్తారో దాన్నిబట్టి మేము చేస్తాము సార్ నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వేరే సిమ్ తీసుకుంటాను సార్ మీరు మాకు ఇచ్చినటువంటి సలహాను బట్టి మీకు ఎంతో ధన్యవాదాలు సార్ మీరు కుదిరితే తొందరగా ఫోన్ దొరికేలా చూడండి సార్ తప్పకుండా వస్తాను సార్